అవును సార్ చెప్పండి సార్ ఓకే సార్ ఓకే సార్ ఆ డేట్ ఏ రోజు పెట్టుకున్నారు సార్ నెక్స్ట్ వీక్ ఏ రోజు ఆక్యురేట్గా చెప్పారంటే మేం ముందు

ఇప్పుడు మీరు ఏవేం వెజిటబుల్స్ కావాలని ఆర్డర్ తీసుకున్నారు అంటే మేము ముందు రోజు డెలివరీ చేసేస్తాము అప్పుడు కొంచెం ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట ఇప్పుడు అయితే చెప్పండి సార్ ఓకే సార్ టొమాటోలు కావాలి ఓకే సార్ అల్లము తర్వాత పచ్చి మిరపకాయలు ఓకే సార్ తరువాత వచ్చి ఓకే క్యారెట్ సార్ ఓకే సార్ తరువాత వచ్చి క్యాబేజ్ కాలీఫ్లవర్ ఆ ఓకే సార్ ఓకే సార్ మొత్తము ఇప్పుడు నేను లిస్ట్ మీకు వాట్సాప్లో పంపించేస్తాను సార్ మీరు ఏది ఏది కావాలి నాకు మెన్షన్ చేసి ఎన్ని కిలోలు కావాలి అని కూడా మెన్షన్ చేసి నాకు పంపించేయండి నేను ఆ రోజు ఏం కాస్ట్ ఉంటుందో నేను మొత్తము క్యాల్కులేట్ చేసి మీకు బిల్ పంపించేస్తాను సార్

లిస్ట్తోపాటు మీకు బిల్ కూడా పంపించేస్తాను నేను మీరు చూసి ఒకసారి చెక్ చేసుకుని ఫ్రెష్గా ఉన్నాయా వెజిటబుల్స్ అన్ని అని చూసుకుని మీరు మా డెలివరీ బాయ్ దగ్గర అయినా పే చేసెయ్యండి లేకుంటే ఇప్పుడు మీరు లిస్ట్ పంపిస్తారు కదా అదే నా వాట్సాప్ నంబర్ ఆ దానికి కూడా మీరు ఫోన్పే చేసెయ్యండి సార్

ఓకే సార్ నేను ఆ రోజు కాస్ట్ బట్టి మీకు బిల్ ఆ రోజు పంపిస్తాను సార్ అడ్వాన్స్ ఏం అవసరం లేదు నేను మొత్తం ఒకేసారి కలిపి తీసుకుంటాను సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్